నేను మా అమ్మమ్మగారి నుండి నేర్చుకున్న ఒకే ఒక్క వంటకం పప్పు పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పప్పుకు కావాల్సిన పదార్థాలు పప్పు జీలకర్ర ఆవాలు నూనె టమాటాలు పచ్చిమిర్చి ఇంకా వాటర్ పసుపు ఎల్లిపాయలు ఇవన్నీ పప్పుకు కావలసిన పదార్థాలు ముందుగా మనం ఏమి చేయాలంటే టమాటాలను పచ్చిమిర్చి క మిర్చిని మీడియంగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే మర్చిపోయాను ఉల్లిపాయలు ఉల్లిపాయలను కూడా మనం కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ ఒక బౌల్లో పప్పును తీసుకుని కడిగి పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక బాణలిలో ఆయిల్ పప్పు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అలాగే మీకు కావాలనుకుంటే పులుపు కోసం చింతపండు ఆర్ నిమ్మకాయ పిండుకోవచ్చు అవి వేశాక తర్వాత వాటర్ పోసి పసుపు ఆయిల్ జీలకర్ర వేసి రెండు నిమిష ఒక నాలుగు ఐదు విజిల్ల దాకా స్టవ్ మీద పెట్టి ఉంచాలి అది నాలుగు ఐదు విజిల్లు రాగానే పక్కకు పెట్టి దాంట్లో ఉప్పు వేసి మంచిగా రుబ్బుకోవాలి అలాగే తర్వాత మనం పోపు దినుసులను యూజ్ చేసి పోపు వేసుకున్నాం పప్పుకి పోపు దినుసుకు పోపు దినుసుకి పోపుకి ఏమి కావాలంటే ఫస్ట్ పోపు దినుసులు ఎండుమిర్చి అలాగే ఇంగువ ఆవాలు జీలకర్ర పసుపు ఎల్లిపాయలు ఇవన్నీ ఆయిల్లో వేసి వేపుకుని పప్పులో వేయాలి ఇదే నా పప్పు నేను నేర్చుకున్న మా అమ్మమ్మగారి వంట అలాగే మా అమ్మమ్మ గారితో పాటు ఇంకొక వంట కూడా నేర్చుకున్నాను అదేంటంటే టీ పెట్టడం టీ ఎలా పెట్టడం అనేది నేను నేర్చుకున్నాను ఫస్ట్ పాలు నీళ్ళని కలిపి దాంట్లో కాసంత చాయ్ పత్తా పౌడర్ వేసి మరిగించిన తర్వాత చక్కెర వేసి దాంట్లో ఇలాచీలు కూడా ఇలాచీ అండ్ కావాలంటే కొంచెం అల్లం వేసుకుంటే ఇదే అద్భుతమైన టీ ఇది నేను మా అమ్మమ్మగారి నుంచి నేర్చుకున్నాను